అన్నా ఈ రోజుల్లో ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే అప్పట్లో ఉన్నా మనుషులకి ఇప్పట్లో ఉన్న మనుషులకి చాలా అంటే చాలా తేడా ఉందన్నా అప్పట్లో మనుషులు కష్టపడి పని చేసి తిండి తినేవాళ్ళు పంట పండించుకొని అప్పట్లో వాళ్ళ తిండి కూడా వేరే అన్నా జొన్న రొట్టెలు రాగి సంగటి తైదు రొట్లు ఇవి తిని వాళ్ళ బలంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అంతా ఉత్త తెల్ల బియ్యం తింటూ పాతిక సంవత్సరాలొచ్చిన అబ్బాయి కూడా బలం లేకుండా మరీ నీరసంగా ఉండిపోతున్నాడన్నా పాతిక సంవత్సరాలు కుర్రోడికి అప్పట్లో ఎనభై సంవత్సరాలు ముసలోడికి ఒకటే బలంగా ఉందన్నా ఏంది అన్న ఈరోజులు ఇలా ఉన్నాయి మరీ దారుణంగా తయారవుతున్నాయన్నా అప్పట్లో ఎవరికీ రోగాలనేవి ఉండేవి కాదు ఇప్పుడు ప్రతీ చిన్న పిల్ల కాడ నుంచి పెద్దల వరకు ప్రతీ ఒకళ్ళు బీపీలని షుగర్లని రక్తపోటని అయ్యని ఇయ్యని క కళ్ళా మచ్చలని చాల అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు అప్పటికి ఇప్పుడికి చాలా తేడా ఉంది అప్పుడు పంట ఆరు నెళ్ళు పండిస్తే ఇప్పుడడేమో నాలుగు నెళ్ళే పండిస్తున్నారు అప్పుడు పంటకి ఎరువు వేసే వాళ్ళు ఇప్పుడు పంటలకి మందులని యూరియా అని పిచ్చిపిచ్చివి వేసి పండిచ్చి మనుషుల యొక్క మనుషుల యొక్క బలహీనల మీద ఈ జనాలు డబ్బు కోసం ఇట్లా చేస్తున్నారు